తెలంగాణలో బ బలహీన వర్గాలు వర్గాల వాళ్ళకి విద్యను ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యలు చాలా ఉన్నాయి దాంట్లో చూస్తే మనకి స్కాలర్షిప్ అన్నది స్కాలర్షిప్ అన్నది విద్యార్థి బాగా చదివితే వా వారి దగ్గర వారి దగ్గర డబ్బులు లేకపోయినా సరే లేకపోయినా సరే బాగా చదువే వాడు అయితే ఆ తెలంగాణ తెలంగాణా వాళ్ళు తెలంగాణ నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ లాగా చూస్తే లేదా ప్రీ మెరిటీ స్కాలర్షిప్ అయినా మనకి లభిస్తుంది విద్యార్థి బాగా చదివేవాడు అయిన చదివితే మనకి స్కాలర్షిప్ అనేది లభిస్తుంది సో దాని ప్రకారంగా చూ దాని ప్రకారంగా చూస్తే చదివి చదవడం చదవడం మనకి ప్రాధాన్యతగా ఉండాలి బాగా చదివితే మనకి డబ్బులు విషయంలో డబ్బులు విషాల్సినా ఆలో ఆలోచించాల్సిన అవసరం లేదు తెలంగాణ వాళ్ళు వరకి మనకి సహాయపడుతారని నేను భావిస్తున్నాను చదవడం మనకి ప్రాధాన్యతగా ఉండాలి సో బాగా చదివితే బాగా బాగా మనకి ఇచ్చిన స్కాలర్షిప్ ఎగ్జ్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్ కానీ పరీక్షలు కానీ మనం బాగా రాస్తే మనకి డబ్బులు వేస్తారు ఇంక మనకి ఫ్రీ మనకి ఉచితంగా ఉచితంగా పై చదువులను చదివిస్తారని నేను భావిస్తున్నాను నిశ్చాతగ చార్యలు విద్యార్థి వేతనలు మార్గదర్శకత వా అన్నీ చూసుకున్నా కూడా మనకి మనకి తెలంగాణ వాళ్ళు బాగా సహాయపడుతారని నేను అనుకుంటున్నాను మనకి చూసుకుంటే స్కాలర్షిప్ కూడా ఈమధ్య చాలా బాగా పెరిగిపోతుంది పిఎంఎస్ పిఎంఎస్ పోస్ట్ మెట్ మెట్రిక్ స్కాలర్షిప్ కాని ఇప్పుడు మనం పై చదువులు చదవాలి అన్నా డబ్బులు లేకపోయినా ప పర్లేదు కానీ చదవడం మనకి ప్రాధాన్యతగా ఉంటే దాన్ని మనం ఎలా అయినా సంపాదించుకోవచ్చు సో సో మనకి విద్య అనేది ఒక విద్య విద్య ప్రతీ ఒక్క వర్గానికి విద్య అనేది చాలా ప్రాధాన్యతగా ఉండాలి ప్రాధాన్యత విషయం అది సో చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే మనం చదువు అనేది చాలా పెద్దది సో అందరికీ చదవ అందరూ చదవాలి అది తెలుగు మీడియం అయినా పర్లేదు కానీ బాగా చదవాలి విద్యా విద్యను ప్రోత్సాహించాలని నేను అనుకుంటున్నాను తెలంగాణ సా తెలంగాణ శాఖ గూడా విద్యను బాగా ప్రోత్సహించాలని నేను భావిస్తున్నాను